నేను తీసుకున్న డ్రెస్ చాలా బాగుంది అందరికి నచ్చింది ఇంకొక డ్రెస్ తీసుకున్నాను అది మంచిగా క్వాలిటీ రాలేదు ముందు తీసుకున్న డ్రెస్ మంచి క్వాలిటీ వచ్చింది ఇది కొంచం ఇంకొకటి మంచిగా రాలేదు దాని వల్ల డ్రెస్ డ్రెస్ క్లాత్ కూడా బాగోలేదు డ్రెస్ డిజైన్స్ కూడా మంచిగా రాలేదు అండ్ నిన్న తీసుకున్న డ్రెస్ మీద మంచి డిజైన్ వచ్చింది అండ్ మంచి చమ్కీస్ ఉన్నాయి అండ్ లెంగ్త్ కూడా బాగుంది ఇప్పుడు తీసుకున్న డ్రెస్ అలా లేదు అది డ్రెస్ కాటన్ కూడా లేదు సిల్కీగా ఉంది నేను ముందు తీసుకున్నది కాటన్గా ఉంది దీని మీద చమ్కీస్ లేవు ఓన్లీ థ్రెడ్ వర్క్ వచ్చింది ఇది అంత మంచిగా లేదు ముందు తీసుకున్న డ్రెస్ మాత్రం సూపర్ ఉంది ఈ డ్రెస్ అంత లుక్ లేదు అండ్ సైజు కూడా నాకు సరిపోలేదు ఇది నాకు నచ్చలేదు అందుకే నేను రీబ్యాక్ కూడా చేసేస్తున్నాను